మా ఇంట్లో నేనే కాకుండా మా పిల్లలు ఇంకా నా హస్బెండ్ కూడా తోట పని చేయడానికి చాలా ఇష్టంగా ఫీల్ అవుతారు మా తోటలో కూరగాయల చెట్లు పూల మొక్కలు అన్నీ చాలా ఉంటాయి టైంకి వాటికి వాటర్ పెట్టడం కానీ సరైన మందు చల్లడం కానీ ఇంకా కలుపు మొక్కలని తీయడం కానీ పిల్లలు చాలావరకు యూజ్ అవుతారు అందరం కలిసి పని చేసుకోవడం జరుగుతుంది మంచి ఫ్రూట్స్ అండ్ ఏమి అనంటే ఫ్రెష్ కూరగాయలను మేము తీసుకోవడానికి మంచి పూలను మంచి కూరగాయలను తీసుకోవడానికి మాకు మా తోటలో చాలా వరకు కంఫర్టబుల్గా ఉంటుంది ఇంకా మా తోటలో మేం కాకుండా పని వాళ్ళని కూడా పెట్టుకోవడం జరుగుతుంది కొంత మందిని పని చేయించుకునే వాళ్ళని పెట్టుకొని కూడా మేము ఎక్కువ కూరగాయలు వండించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం మా మా తోటలో మేమే కాకుండా మా ఇంట్లో వాళ్ళు మా పిల్లలు ఇంకా మా వాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా పని చేస్తూ ఉంటారు మంచి ఫుడ్ ఐటమ్స్ అండ్ కూరగాయలు మంచి ఫ్లవర్స్ని మేము తీసుకుంటూ ఉంటాము మా సొంత పని మా ఇంట్లో మా సొంత పనిలో ఇష్టంగా మేము పని చేసుకుంటూ ఉంటాం మంచి కూరగాయలను తీసుకోవడానికి మాకు చాలా వీలుగా ఉంటుంది వాటికి సరైన సమయానికి వాటర్ అందించడం కానీ ఎరువులు చల్లడం కానీ ఇంకా కలుపు మొక్కలు లేకుండా చూసుకోవడం కానీ మేం చేస్తూ ఉంటాము స్పెషల్గా ఏంటిది అని అంటే ప్రత్యేకించి వాటికి మంచి సూర్యరశ్మి ఎండ కూడా మంచిగా తగిలేటట్టు మేం చూసుకుంటాం చుట్టుపక్కల పెద్ద చెట్లు ఉంటేనయితే కనుక మొక్కలు సరిగ్గా ఉండక ఎదగకుండా ఉంటాయి సో అలాంటివి ఏవీ లేకుండా మంచి ప్లేస్లో మంచి ప్లేస్లో మంచి కూరగాయలను బట్టి ఫ్రెష్ ఐటమ్స్ మేము మా ఇంట్లో వాళ్ళు అందరం కూడా ఇష్టంగా పని చేసుకుంటాం థ్యాంక్ యూ